కాలక్రమేణ తెలుగు భాష నేర్చుకోవడం పో పెద్దగా ఎవరు ఆసక్తిని ప్రదర్శించడం లేదు మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు వాడుక వినియోగం రాను రాను తగ్గుతుందని చెప్పగా తప్పదు ఇతర సంస్కృతులకి అలవాటు పడిన మనవాళ్ళు ఇంట్లో కూడా తెలుగు మాట్లాడ్డానికి ఇబ్బందికరంగా సిగ్గుకరంగా భావిస్తున్నారు బహిరంగంగానే మాతృభాష మాట్లాడుకోవడానికి సిగ్గుపడుతున్నారు ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసిన ఇతర భాషలల్లోనే వీళ్ళు అభిప్రాయాలు పంచుకుంటున్నారు తప్ప మాతృభాష అని తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు తెలుగు భాష మాతృభాష అని చెప్పడానికి కూడా కొందరు ఇబ్బంది పడటం చాలా బాధాకరమైన విషయం